మీరు ఆఫీసులో పొరపాటు చేసిన సందర్భం గురించి చెప్పండి దానిని ఎలా నిర్వహించుకున్నారు నేను ఆఫీస్లో పొరపాటు చేసాన ఆ ఫైల్స్ తారుమారు చేయడం జరిగింది అప్పుడు ఒక ఫైల్లో పెట్టబోయిన సంతోస్ సంతకం సిగ్నేచర్ ఇంకో ఫైల్లో పెట్టడం జరిగింది అప్పుడు మా బాస్ నన్ను పిలిచి ఏంటి ఇలా చేసావు అని అడగడం జరిగింది లేదు అండి పొరపాటు జరిగింది అని చెప్పడం జరిగింది కానీ ఆయన నన్ను బాగా తిట్టడం అరవడం జరిగింది అవేం పట్టించుకోలేదు ఏ బాస్ అయిన తనకి కోపము వస్తే అలానే చేస్తారు నేను నాదే తప్పు కాబట్టి నెను గచుప్ ఖాళీగా కూర్చోవడం జరిగింది అంతే